హలో ఎవరండి చెప్పండి అవునా ఎక్కడ అండి అవునా టెంపర్డ్ గ్లాస్ మొన్న ఎన్ని రోజులు అయ్యిందండి వేసుకొని అవునా మీరు క్రింద ఏమైనా పడేసారా క్రింద పడితే పలగదా మ్యాడమ్ ఏం మాట్లాడుతున్నారు మీరు కూడా ఏది వేయించుకున్నా పగలదా మ్యాడమ్ మీరు ఒకసారి మరీ ఎప్పుడు వస్తారు స్టోర్కి ఎప్పుడు విజిట్ అవుతారు ఈవినింగ్ వస్తారా మరి ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే అవుతాయి అండి మరి అవును అండి మేము అయితే వేసాము మీరు తీసుకుపోయి క్రింద పడేస్తే మరి మా బాధ్యతనా అండి ఎవరు ఎవరు చెప్పారండి మీకు హైక్లాస్ది వేసుకుంటే పడదు ఇది మంచిది వేసుకుంటే పగిలిపోదని ఫోన్లే పగిలి ఫోన్ పగిలిపోతుంది అన్నీ పలిగిపోతాయి స్క్రీన్ కూడా పగిలిపోతుంది పైనుంచి పడితే రండి మీ మీరు అయితే రండి ఒక ఛార్జ్ మీద వచ్చేస్తుంది చేయిస్తాను డబ్బులు తీసుకొని అయితే రండి ఓకే అండి మళ్ళీ టూ ఫిఫ్టీ అవుతుంది చార్జెస్ ఎక్స్ట్రా సరే సరే